ఇటీవల కాలంలో నేను బయటే తింటున్నాను గ్యాస్ వాడడం లేదు మొన్నే గ్యాస్ బుక్ చేశాను నే నాకు ఈ గ్యాస్ అనేది క్యాన్సల్ కావాలి అందుకే మీకు కాల్ చేశాను ఇది నా రిఫరెన్స్ నెంబర్ ఇది మరియు నా కస్టమర్ ఐ డి నేను మా గ్యాస్ని క్యాన్సల్ చేయ్యాలని కోరుకుంటున్నాను తద్వారా మీరు నాకు ఆ క్యాన్సలేషన్ ఐ డీ మరియు రిఫరెన్స్ నెంబర్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఎప్పుడు అది రిజెక్ట్ అవుతుందో కూడా చెప్పండి తద్వారా మీరు నాకు ఆ క్యాన్సలేషన్ అనేది ఎస్ ఏం ఎస్ ద్వారా పంపిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను